హలో సార్ నమస్తే సార్ సార్ నా పేరు వెంకటేశ్వర రావు సార్ నేను మా థర్డ్ బికామ్ చదువుతున్నాను సార్ కాలేజీలో పర్స్ మిస్ అయ్యింది సార్ స్పోర్ట్స్ పీరియడ్లో అట్లా కాలేజీలో పెట్టి బయటికి వెళ్లాను మిస్ అయ్యింది సార్ అందుకని ఒకసారి మీరు అదంతా సిసీ కెమెరాలో అవన్నీ చెక్ చేసి కొంచెం దాన్ని గ్యాదర్ చేస్తారేమో అని ఫోన్ చేశాను సార్ పర్సులో అమౌంట్ ఉంది సార్ పర్సులో అమౌంట్ ఉంది కొన్ని కార్డ్స్ అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ ఒక థౌసండ్ వరకు అమౌంట్ ఉంది దాంట్లో పాన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు ఇవన్నీ కార్డ్స్ అన్నీ ఉన్నాయి సార్ ఐడి ప్రూఫ్స్ కొన్ని ఉన్నాయి అట్లా సార్ యాక్చువల్లీ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ సార్ సో అందుకని లేదంటే పర్స్ పోతే వదిలేయవచ్చు బట్ కావాల సార్ సార్ సరే సార్ కొంచెం రెక్లెస్ స కొ సార్ కొంచెం రెక్లెస్ చేయకుండా నాకు ఇప్పించండి సార్ సరే సరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సరే టెన్షన్ లేదమ్మ మీది అయిపోయి నాది ఆల్రెడీ అయిపోయింది నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు